నా ప్రాంతంలో పోషకాహార లోపం అనేది ఒక సాధారణ సమస్య ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు పిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్దులు ఈ సమస్యకు ఎక్కువుగా గురి అవుతున్నారు మా ప్రాంతంలో మంచి నీటి సమస్య కొంతవరకుంది మా ప్రాంతంలో నీటి కాలుష్యం నీటి కొరత వంటి సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు నాణ్యమైన భోజనం అందరికీ అందుబాటులో లేదు పేద ప్రజలు తక్కువ ధరలో లభించే ఆహారాన్ని తీసుకుంటున్నారు పేద ప్రజలకు తక్కువ ధరలు నాణ్యమైన ఆహారాన్ని అందించే చౌక ధరల దుకాణాలు ఏర్పాటు చెయ్యాలి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చెయ్యాలి దీనివల్ల పిల్లలకు పోషకాహారం అందుతుంది నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి నీటి శుద్ధి కేేంద్రాలు ఏర్పాటు చేయాలి రైతులను ప్రోస్తహించి నాణ్యమైన పంటలు పండించేలా చూడాలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి ఈ సమస్యల పరిష్కారంలో స్థానిక సంస్థల భాగస్వామ్యం చాలా ముఖ్యం